నమస్కారం అండి రెస్టారెంట్ వాళ్ళ నేను మీ రెస్టారెంట్ నుంచి ఒక తీపి పదార్థం అయిన ఫంక్షన్ కి గాని పెళ్ళిళ్లకి గాని పెట్టేది ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే రానున్న ఒక వారం రోజుల్లో మా ఇంట్లో ఒక పెద్ద ఫంక్షన్ జరగనున్నది కావున నాకు మీ దగ్గర ఏ రకమైన తీపి పదార్ధాలు ఉన్నాయో కొంచెం వివరిస్తారా ఇంకా నేనది పెద్ద పరిమాణంలో ఆర్డర్ చేయాలనుకుంటున్నాను ఇంకా ఏ ఏ రకమైనవి ఏవేవి ఎంత పడతాయో అనే విషయాన్ని కూడా మీరు నాకు కొంచెం చెప్పండి వివరంగా ఇంకా ప్రజలు ఏదైతే ఇష్టాంగా తింటారో మీకు తెలుస్తూ ఉంటాయి కదా వివిధ రెస్టారెంట్లలో అందరు అడుగుతా ఉంటారు కదా ఏవి ఎక్కువుగా అడుగుతూ ఉంటారో మీరు నాకు అవి కొంచెం చెప్పండి నేనప్పుడూ వాళ్లు ఏది ఇష్టపడుతున్నారో దాన్ని నేను మీకు ఆర్డర్ ఇస్తాను ఇంకా మీరు దాన్నీ పెద్ద పరిమాణంలో చేయండి ఒకసారి గనక అది నాకు నచ్చినట్టు ఐతే నేను ఎప్పుడు మీ రెస్టారెంట్ కే నేను ఏఏ ప పండగ గాని ఏం జరిగినా సరే మీకే నేను ఇస్తాను అది ఆర్డర్ ని ఇంకా నాకు ఆ మొత్తం ఎంత అయ్యిద్దో వివరాలు చెప్పండి ఇంకా ఇలా పండగలు ఏమైనా వస్తే దగ్గరలో ఉంది కదా పండగలకి ఆఫర్ ఉంటుంది కదా మీ రెస్టారెంట్ లో ఏం ఆఫర్ నడుస్తుందో ప్రస్తుతకాలం నాకు కొంచెం వివరంగా చెప్పండి ఇంకా నాకు ఎక్కువ తీపిగా ఉండేటట్టు కాకుండా అందరూ ఇష్ట పడేటట్టు చూడండి ఆ పదార్థం అనేది సరేనండి